తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జిల్లాల మధ్య సాధారణ ప్రయాణికులకు అనుకూలమైన ప్రధాన ప్రయాణ మార్గాలు రవాణా విధానాలు అన్నిట్లో రైలు మరియు బస్సులు ముఖ్యమైనవి ముందుగా రైలు ప్రయాణం గురించి మాట్లాడితే అది అత్యంత ఖర్చుతో కూడిన మరియు సౌకర్యవంతమైన మార్గం తెలుగు రాష్ట్రల్లోని ప్రధాన నగరాలు విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ వరంగల్ తిరుపతి లాంటి ప్రాంతాలన్నీ రైలు మార్గాల్లో బాగా అనుసంధానమైన ఉంటాయి ప్రయాణికులకు కూర్చోవడానికి సీటింగ్ సౌకర్యం విశ్రాంతి కోసం బేర్లు మరియు తక్కువ ఖర్చుతో టికెట్లు లభించడం వల్ల ఇది చాలామందికి ఎంపకగా ఉంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ టిఎస్ఆర్టీసి బస్సులు జిల్లా కేంద్రాల మధ్య నిశ్చ్చితంగా అందుతోబాటులో ఉంటాయి వీటి ద్వారా ప్రతి గ్రామం నుండి జిల్లా కేంద్రాల వరకు బస్సు నిత్యం నడుస్తాయి బస్సులలో పలు తరగతులు ఉంటాయి పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ గరుడాలంటి సౌకర్యాలు రైలు బస్సు మార్గాలు చేరికత తర్వాత మరన్ని సౌకర్యాల కోసం క్యాబులు ఆటో రిక్షాలు కూడా అందుబాటులో ఉంటాయి కొందరికీ కారు పొలిజం లేదా వ్యక్తిగత వాహనాల వారకను మునుపటిలా ఎక్కువగా కనిపిస్తుంది సంక్షిప్వంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల మధ్య ప్రయాణించేందుకు రైలు మరియు బస్సు మార్గాలే అత్యంత అనుకూలమైనవి ఈ రెండు వీటినే ఎక్కువగా ఎంపిక చేస్తారు వీటి ద్వారా ఖర్చు తక్కువగా సమయం పరిష్ష్టరంగా ప్రయాణించవచ్చు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల మధ్య ప్రయాణించేందుకు వీటి ద్వారా ఖర్చు తక్కువగా సమయం పరిష్టంగా ప్రయాణించవచ్చు